నగర జీవితాన్ని నగర జీవితానికి పల్లెటూరు జీవితానికి చాలా తేడాలు ఉన్నాయి నగర జీవితం చాలా బిజీగా ఉంటుంది అక్కడ ప్రజలు ఎన్నో ఎన్నో పనులు చేసుకుంటారు సమయం అక్కడ వృధా చేయడానికి మీకు సమయం లేదు గ్రామాల్లో ఉద్యోగాలు దొరకవు నగరాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగైన రోడ్లు సౌకర్యాలు అన్ని విధాల ఉంటాయి మరోవైపు గ్రామ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు ఇక్కడ మరియు అక్కడ సమయం గడిపే చాలా మందికి కనుగొంటారు నగరాల్లో చాలా ఆధునిక మరియు డిజిటల్ సౌకర్యాలు ఉన్నాయి అందుబాటు అనేక రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి కానీ గ్రామాల్లో అవి లేవు సహజంగా గ్రామాలు అందంగా ఉంటాయి ముఖ్యంగా ఏదైనా గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ కొండలు నదులు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రశాంతంగా ఉంటుంది ప్రశమై ప్రశాంతమైన వాతావరణంతో ఉంటారు గ్రామ ప్రజలు కలుషితమైన నీటితోని కలుషితమైన వాతావరణంలోనే కొంచెం నగర జీవితం చాలా కొంచెం కలుషితం అవుతుంది కాబట్టి నగరానికి గ్రామానికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అని రెండు రకాల వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి గ్రామాలు పట్టణాలకు సందర్శిస్తూ ఉంటారు వారు నిత్యావసర పనుల కోసము పట్టణమును గ్రామాలను తరచుగా సందర్శిస్తూ ఉంటారు వాళ్ళ అవసరం నిమిత్తం కాబట్టి గ్రామాల ప్రజలు మంచి మరియు చెడు రెండు వైపులా ఉన్నాయి రెండు ప్రదేశాలు రెండు విధాలుగా ఉన్నాయి